తెలుగు అనేది అందరికి ఉపయోగపడే భాష అందరు సులభంగా మాట్లాడే వాడుక భాష తెలుగు మనం రోజు రోజువారి అన్ని పనులు కూడా మనం తెలుగు భాషలోనే మాట్లాడుతూ పూర్తి చేసుకుంటూ ఉంటాము తెలుగు అనేది అందరకీ ఉపయోగపడుతుంది ప్రతీ మనిషికి రావాలి తెలుగు అనేది ఇంకా తెలుగు గొప్పతనం అందరికీ తెలియాలి తెలుగు అందరికి రావాలి అప్పుడే అందరికి తెలుగు భాష అనేది ఉపయోగపడుతుంది ఇంకా వాళ్ళ యొక్క సంస్కృతిపై గుర్తింపుపై కూడా మంచి ప్రభావం చూపిస్తుంది ఇప్పటికి అయితే నా సంస్కృతి గుర్తింపుపై మంచి ప్రభావమే చూపించింది తెలుగు భాష ఇప్పట్లో అంటే కాన్వెంట్ స్కూల్సు ఇంకా ప్రైవేట్ స్కూల్సు ఇంగ్లిష్ మీడియం అవన్నీ వచ్చేసాయి కానీ అప్పట్లో అయితే అన్నీ తెలుగు మీడియం స్కూల్సే పాఠాలు చెప్పేది బోధనా అన్నీ కూడా తెలుగులోనే ఉండేవి ఇప్పుడు ఇప్పుడు అన్నీ తెలుగు భాష లాంగ్వేజ్ని వెనక్కి తోసేసి ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్ పదాలు ఇంగ్లీషు ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజు గొప్ప లాంగ్వేజ్ అయిపోయింది తెలుగుని అందరూ వెనక్కి తోసేస్తున్నారు తెలుగు కూడా అందరికి నేర్పించి అందరికి అన్ అన్నీ ఉపయోగపడేటట్టు చేయాలి అని నేను అయితే అనుకుంటున్నాను తెలుగు భాష చాలా గొప్పది తెలుగులో మనం మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఆ లాంగ్వేజ్కి కూడా అంతే అంతే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది మనం చూపిస్తే పిల్లలందరూ కూడా నేర్చుకుంటారు పిల్లలందరికీ కూడా తెలుగు భాష గొప్పతనం అనేది తెలుస్తుంది ఇంకా అప్పటి రోజుల్లో అన్నీ తెలుగు మీడియం స్కూల్సే ఉండటం వల్ల ఏ గొడవ ఏ సమస్య వచ్చేది కాదు అందరు తెలుగులోనే మాట్లాడేవారు బోధనా శిక్షణా పాఠాలు చెప్పడం అన్నీ తెలుగులోనే ఉండేవి సో అందరికీ కూడా తెలుగు భాష యొక్క గొప్పతనం తెలిసేది అప్పట్లో తెలుగులో బోధన ఉండటం వలన కూడా సంస్కృతి గుర్తింపుపై పిల్లలు అందరూ అన్నీ నేర్చుకునే వారు ఇంకా అందరికీ మంచి ప్రభావం అనేది చూపేది ఎవరికీ ఇంగ్లీషు అనేది అంతగా తెలిసేది కాదు అందరూ తెలుగులోనే మాట్లాడేవారు తెలుగులోనే మంచిగా అన్నీ ఆటలూ పాటలూ అన్నీ తెలుగులోనే ఆడుకొనేవాళ్ళము ఆయొక్క పద్యాలు ఇంకా గొప్ప గొప్ప కవులు కూడా తెలుగులో రచించేవారు చిన్న చిన్న కవిత్వం అయినా సరే అందులో పెద్ద అర్దం ఉండేది ల అంటే ఎలా అంటే దేశ భాషలందు తెలుగు లెస్సా అని ఒక కవి చెప్పారు అంటే ఎన్ని దేశాలు అయినా ఉన్నా మన తెలుగు గొప్పతనం మాత్రం ఎప్పటికీ తగ్గదు మన తెలుగు గొప్పతనం గొప్పతనమే ఎన్ని దేశాలు అయినా ఉండనీ ఎన్ని దేశాలు అయినా మారని మన తెలుగువాడి గొప్పతనం కూడా అలానే ఉంటుంది అంటే మన యొక్క సంస్కృతి గుర్తింపుపై తెలుగు అనేది మంచి ప్రభావం చూపించింది నాయకుల సంస్కృతిపై కూడా గుర్తే తెలుగు అనేది మంచి గుర్తింపు మంచి ప్రభావం చూపింది ఇలాగే తెలుగు అనేది అందరికి ఉపయోగపడాలి అందరూ నేర్చుకోవాలని నేను అయితే కోరుకుంటున్నాను